వినాయక చవితికి నేను నా చేతులతో నేను వినాయక విగ్రహాలయితే నేను మట్టితో నేను తయారు చేస్తాను ఇది ఎలా అంటే నా చిన్నప్పుడు ఉన్నప్పుడే నా స్నేహితులతో నాకిది అలవాటు అయింది ఎలా అంటే మేము చిన్నప్పు చిన్నప్పుడు నుండి మేము స్నేహితులందరం కలిసి మేము మట్టి విగ్రహాలు చేసి చేసేవాళ్ళం అప్పటి నుండే నాకు ఈ విగ్రహాలు చేయడం అనేది అలవాటు ప్రతీసారి వినాయక చవితికి నేను మట్టి మట్టి తీసుకొని వచ్చి అందులో నీళ్ళు కలిపేసి వినాయక విగ్రహాలయితే నేను తయారు చేస్తాను నాకు ఇలా చేయడం అంటే చాలా ఇష్టం ఇది నేను చేస్తూ చేస్తూ ఉండగా నేను ఇందులో నైపుణ్యం కూడా సాధించాను ప్రతీ సంవత్సరం వినాయక చవితికి నేనే విగ్రహాలు చేస్తాను